పది నుండి పది లక్షల నంబర్ మధ్యలో నాకు గుర్తుకు లేకపోతే నేను చెప్పగలిగే ఐదు నంబర్లు ఏడు వందలు యాభై ఏడు వేల యాభై పది వేలు ఇరవై వేలు ఒక లక్ష లక్షన్నర